పర్సనల్ లోన్ కావాలి అండి ఇప్పుడు మాకు లోను ఒక లక్ష యాభై వేలు కావాలి అండి అంటే ఇప్పుడు షూ లక్ష యాభై వేలే కాదండి షూరిటీ లేకుండా అవ్వదా

అదే మాకు మంత్లీ అమౌంట్ చూపిస్తాము అండి మాకు శాలరీ ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు లోన్ ఇస్తారు ఏమో అని అడగడానికి వచ్చాము నేను ప్రైవేట్ ఎంప్లాయిని మంత్లీ ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ ఆలా వస్తాయి అండి ట్వంటీ థర్టీ వస్తుంది అండి ప్రైవేటుగా చేస్తన్నాను అండి మంత్లీ అండి ఒకవేళ మంత్లీలో పేమెంట్ కానీ ఏమైనా మిస్ అయితే మళ్ళీ ఏదైనా మాకు ఓడిలు అలాంటివి ఏమైనా పడతాయా అండి

అవునా అయితే మీరు ఎవ్రీ మంత్ ఇంకా మా శాలరీలో వచ్చిన వెంటనే మీరు కట్ చేసుకుంటారు మాట అయితే అదే మా శాలరీ అదే మా శాలరీ క్రెడిట్ అవ్వగానే మీరు ఈ మ ఈ డేట్ అని కట్ చేసుకుంటారు కదండి మా శాలరీ ఎప్పుడు పడుతుందో దాన్ని బట్టి ఓకే ఓకే అండి ఓకే ఓకే ఓకే ఉన్నారు అండి ఓకే అండి ఓకే

ఓకే అండి ఓకే అండి ఓకే సరే అండి సరే థ్యాంక్ యూ అండి